డ్రాయింగ్ ప్రారంభించేటప్పుడు ప్రజలు చేసే సాధారణ తప్పులు ఏమిటి అంటే సరైన మెటీరియల్స్ ఎంచుకోకపోవడం కాంతి మరియు నీడలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మరియు ఓర్పు లేకపోవడం ఈ తప్పులను నివారించడానికి డ్రాయింగ్ యొక్క ప్రాథమికాలను నేర్చుకోవడం వివిధ రకాల మెటీరియల్స్తో ప్రయోగాలు చేయడం మరియు క్రమం తప్పకుండా సాధన చేయడం ముఖ్యం మంచి కళాకారుడిగా ఎదగడానికి నిరంతరం సాధన చేయాలి ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మెరుగైన నైపుణ్యాలను పొందవచ్చు ప్రతిరోజు కొత్త సమయం డ్రాయింగ్ కోసం కేటాయించడం చాలా ముఖ్యం డ్రాయింగ్లో సమతుల్యతను సాధించడానికి వ్యతిరేకతను ఉపయోగించడం మరియు ప్రత్యేక అంశాలను హైలెైట్ చేయడం ముఖ్యం డ్రాయింగ్ చేసేటప్పుడు మూడ్ను సెట్ చేయడానికి సంగీతం వినడం లేదా ప్రశాంతతమైన వాతావరణాన్ని సృష్టించడం సహాయపడుతుంది